సిటీ స్కూల్ ఎంతవరకు ఉందండి మీ స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే ఎలా అండి ఎల్కేజి ఒకటి ఫస్ట్ అవునండి ఏ క్లాస్కి అయినా అంతేనా ఎల్కేజి గాను

సర్ ప్రొసీజర్ ఏంటండీ ఎల్కేజికి ఎలా ఉంటుంది ఎల్కేజి ఎల్కేజికి ఎవరు వస్తారు ఏంటి రారు చెప్తారా

ఎల్కేజి టైమింగ్స్ ఎలాగ అండి ఇంకేస్ సెకండ్ క్లాస్ అండి

ఒక్కసారే ఫీజు పే చేయాలి అండి ఫీజు ఒక్కసారే పే చేయాలి అండి లేకపోతే వేరే వేరే ఓకే థ్యాంక్ యూ అలాగే సార్